మా ప్రాంతంలో ముఖ్యంగా పాట చాలా చాలా చిన్నదిగా ఉంటుంది చిన్నదిగా ఉండడం వలన నృత్యం అనే ప్రత్యేకమైన అవకాశమయితే లేదు నృత్యాలు నేర్పడం స్టేట్ లెవెల్ అట్లా అని అయితే పోటీలకు వెళ్ళలేదు రానున్న రోజులలో ప్రయత్నం చేస్తారు కావచ్చు కానీ ఇప్పటివరకైతే నృత్యాలు చెయ్యలేదు నృత్యాల కోసం ఇలాంటి ప్రణాళికలు చెయ్యలేదు రానున్న రోజులలో ఇంకా నృత్యం మెరుగుపరచడానికి కొత్త ప్రణాళికలు చేస్తున్నాము పిల్లలు కొద్దిమంది ఉన్నారు పాఠశాలలో ఇంకెక్కువ మంది రావడానికి ప్రయత్నం చేస్తే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అన్ని అంశాలలో అన్ని పద్ధతులలో నృత్యాలు స్టడీ పరంగా అన్ని విషయాలల్లో మనం ఆలోచించుకోవచ్చు అని మేము అనుకుంటున్నాము ఇప్పటివరకైతే మా ఏరియాలో నృత్యం చెయ్యడం అనేది నేర్పించలేదు పిల్లలకు అలాంటివి సిద్ధం చెయ్యలేదు ఎలాంటి పోటీలు కూడా నిర్వహించలేదు